హలో సార్ వెంకటేశ్వరా ట్రావెల్ ఏజెన్సీ మాట్లాడుతున్నాం మేము సార్ మే మేము వచ్చేసి మైసూరు ఊటీ ట్రిప్పు ప్లాన్ చేస్తున్నాము టూరు మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా సార్ రావడానికి త్రీ డేస్ ఉంటుంది అవును సార్ అమౌంట్ వచ్చేసి త్రీ థౌజెండ్ సార్

వన్ పర్సన్కి త్రీ థౌజెండ్ అకామడేషన్ వచ్చేసి అక్కడ వేరే వే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది ప్రస్తుతానికి వచ్చి ట్రావెల్ ఛార్జీ ఫుడ్డు వరుకైతే నేనే వెంకటేశ్వరా ఏజె ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే చూస్కుంటాము త్రీ త్రీ డేస్లో వచ్చేసి మామూలు ఊటీలో వన్ డే ఉంటాము త్రీ డేసే ఉంది సార్ అంతా మొత్తము త్రీ థౌజెండ్ వచ్చేసి ఊటీ మైసూరు ఈ ప్లేస్ చూపిస్తాం సార్ మీకు ఎంతమంది వస్తారు సార్ మీరు ఎంతమంది వస్తారు నెక్స్ట్ మంత్ సెకెండు ఎన్ని ఎన్ని టికెట్లు బుక్ చేయాలి సార్ రెండా సార్ ఓకే సార్